క్రీడలు మా ప్రజలకు చే ఏ విధంగా చే చే చేస్తారంటే ఇప్పుడు కబడ్డీ ఉంది హాకీ ఉంది క్రికెట్ ఉంది ఫుడ్బాల్ ఉన్నాయి ఇలాంటివి ఈ యొక్క క్రీడాకారులు అందరు కూడా చాలా బాగా ఆడితే ఆ ఎంత బాగా ఆడితే అంత ప్రజలకు చేస్తారు ఇప్పుడు కబడ్డీ ఇప్పుడు క్రికెట్ ఉంది క్రికెట్ జట్టు మన భారత భారత జట్టు ఎక్కువగా ఇతర జట్టు మీద బాగా ఆడితే ప్రజలు అంతా ప్రోత్సాహిస్తారు ఆ యొక్క ఆ యొక్క క్రికెట్ని బాగా ప్రోత్సహించి ప్రజలకు దగ్గర అవుతారు అలాగే కబడ్డీ కబడ్డీ కూడా అలాగే చా బాగా ఆడితే మనం మన భారత దేశానికి ఆ య మన బహుమతులు ఏవన్నా తీసుకొని వస్తే ఆ ఈ ప్రజలకు బాగా చే చే చే చేరువుతారు అదేవిధంగా కొన్ని బా బా బ్యాట్ మెన్స్ ఇలాంటివన్నీ కూడా ఆడినప్పుడల్లా ప్రజలు ప్రోత్సాహిస్తారు ఎంత మీరు ఎంత బాగా ఆ యొక్క క్రీడాకారులు ఎంత బాగా ఆడితే అంతా మా ప్రజలు ప్రోత్సహిస్తారు ఇ వాళ్ళు యొక్క దాంట్లో ఈ యొక ఒ ఒక గ్రౌండ్లో ఆడితే వాళ్ళ యొక్క క్రీడా కోట ఆ కోటాలో పౌరబాగ్య సమయాన్ని ప్రోత్సహించటం క్రీడలు వినోద బలమైనవి చాలా బలమైనవి ఏంది అంటే ప్రజలకు ఈ యొక్క క్రీడాకారులు వల్ల ప్రజలకు చాలా సంతోషంగా ఉంటారు వారు ఆడటానికి వీళ్ళు కూడా నేను కూడా ఇదేవిధంగా ఆడాలి ఆడిన వాణ్ని ఎక్కువగా మనం ప్రోత్సహించి ఇంకా ఇంకా మనం బహుమతులు ఎక్కువగా తీసురావాలని చెప్పి ప్రజలు ఎక్కువగా ప్రోత్సహిస్తారు కాబట్టి ఈ యొక్క క్రీ క్రీడ ఆడితే వాళ్ళు ఎక్కువగా ప్రజలు ప్రోత్సహిస్తారు